మా సమూహంలో గడిపే ఈవెంట్లు ఏమిటంటే పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అయితే చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు అదేవిధంగా అక్కడ ఉన్న పాట కచేరి అదేవిధంగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అదేవిధంగా పెళ్ళిల్లలో అయితే చాలామంది చుట్టూ పక్కన ఉన్న బంధుమిత్రులు అందరూ వచ్చి చాలా పాల్గొంటూ ఉంటారు అదేవిధంగా ఈవెంట్లు చూస్తే అక్కడ డ్యాన్స్ షో కాని అదేవిధంగా అక్కడ ఉన్న క్యాటరింగ్ అంతయును ఆహార పదార్ధాలు అంతా చూసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈవెంట్లో అయితే చాలా డ్యాన్స్ షోస్ ఉంటాయి అదేవిధంగా అక్కడ ఉన్న మెంబర్స్ కాని అక్కడ ఉన్న చుట్టుపక్కల బంధుమిత్రులందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు పెళ్ళికొస్తే ఇంకొకటి చూస్తే జాతర జాతర రోజైతే జాతర చూస్తే అక్కడ కొన్ని ఈవెంట్లు అయితే ఉంటూ ఉంటాయి అక్కడ జాతర అనే జాతర జాతరలో చూస్తే అక్కడ నైట్లో చాలా పాట కచేరి అదేవిధంగా కొన్ని షోస్ అయితే పెడుతూ ఉంటారు అక్కడ ఉన్న చాలా చాలా మంది అక్కడ తల్లడిల్లుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంటే ఆస్వాదిస్తూ అదేవిధంగా అక్కడ ఉన్న నటీనటులను చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అదేవిధంగా అక్కడ సరదాగా గడిపే ఒక విషయం అంటే అదొకటి పాట కచేరి పాట కచేరి అక్కడ ఉన్న డ్యాన్స్ షోస్ చాలామంది అక్కడ అక్కడ కూడుకుంటారు ఇంకొకటి చూస్తే వినాయక చవితి వినాయక చవితి వచ్చినప్పుడు అందరూ చాలా విగ్రహాలకు పూజ చేసి అదేవిధంగా అక్కడున్న దే దేవు ప్రసాదాలు పెట్టి అదేవిధంగా అక్కడున్న ఉన్న బంధుమిత్రులు ఫ్రెండ్స్ అందరూ చాలా దేవుణ్ణి మొక్కుతూ ఉంటారు అదేవిధంగా ఇంకా లాస్ట్ రోజు చూస్తే నిమజ్జనం రోజు చాలానే చేస్తూ ఉంటారు దేవుని నిమజ్జనం రోజు అక్కడ చాలా మంది వచ్చి పెడుతూ ఉంటారు అదేవిధంగా అక్కడున్న డ్యాన్స్ షో కాని డ్రమ్స్ అదేవిధంగా మేళతాళాలు చాలా ఆకట్టుకుంటూ ఉంటాయి ప్రజలను కాని బంధుమిత్రులని స్నేహితులు చాలామందిని అక్కడ చూస్తూ ఉంటారు అదేవిధంగా మా సమూహంలో ఇంకా కొన్ని చాలా అంశాలైతే ఉన్నాయి ఈవెంట్స్ అయితే ఉన్నాయి ఇంకో ఈవెంట్ చూస్తే తిరణాలు తిరణాలు అయితే పుత్తూరు చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈవెంట్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి మా ప్రాంతంలో అయితే అక్కడైతే రైడ్స్ రైడ్స్ అయితే రంగులరాట్నాలు చిన్న చిన్న పిల్లలు ఆడుకునే ఒక వస్తువులు అంగళ్ళు చాలా వస్తూ ఉంటాయి అక్కడ ఉన్న చాలామంది కూడా గడుపుతూ ఉంటారు సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అదేవిధంగా టైం కూడా కేటాయిస్తూ ఉంటారు అక్కడికి వచ్చి అదేవిధంగా తిరణాల్లో చూస్తే చాలా విధంగా ప్రజలైతే గుమికూడి ఉంటారు అదేవిధంగా అదేవిధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకొక ఈవెంట్ ఏమంటే తిరణాల రోజు తేరు లాగడం తేరు లాగడం చూస్తే అక్కడుంటే చాలా ఆకట్టుకుంటూ ఉంటాయి ఈవెంట్లు చూస్తూ ఉంటే ఆడైతే వే వేషధారణలో కొంతమంది ప్రజలను ఆకట్టుకుంటూ ఉంటారు అదేవిధంగా మేళతాళాలు తేరు లాగడం అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలైతే ప్రజా ప్రజలను అయితే ఆకట్టుకుంటూ ఉంటాయి ఇంకా కొన్ని చూస్తే చాలా విధంగా అయితే అక్కడైతే కనబరుస్తూ ఉంటారు అదేవిధంగా మా సమూహంలో అందరూ కలిసి సరదాగా గడిపే ఒక ప్రసిద్ధ ఈవెంట్లు అయితే ఇవే ఇంకా మెయిన్ అయితే పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతూ ఉంటాయి మా ప్రాంతంలో అయితే ఇక్కడైతే చాలా ఎక్కువ పెళ్ళిళ్ళు ఈవెంట్స్ ఇంకా చాలా ఎక్కువ జరుగుతుంటాయి మెయిన్ అయితే పెళ్ళిళ్ళే ఎక్కువ జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఈవెంట్స్ అయితే అప్పుడప్పుడు గడుపుతూ పెడుతూ ఉంటారు మేము కూడా పోయి పాల్గొంటూ ఉంటాం అదేవిధంగా ఉన్న చాలా మంది ఆకట్టుకుంటా ఆకట్టుకుంటూ ఉంటారు ఇంకా కొంచెం డ్యాన్స్ షో డ్యాన్స్ షోలు చూస్తే చాలామంది అయితే ఆడ ప్రజలను అయితే చాలా ఆకట్టుకుంటా ఉంటారు అదేవిధంగా ఉన్న సినిమా పాటలు కాని పాత కాలం సినిమాలైతే ఉంటాయి ఇంకా కొన్ని చూస్తే మనుషులు చాలా మంది చాలామందైతే ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల పట్ల ఈవెంట్స్లో జాగ్రత్తలు చెప్తూ ఉంటారు అదేవిధంగా ప్రసిద్ధి చెందినాటివైతే ఇవే మరికొన్ని చూస్తే పండగలోనే ఎక్కువ ఈవెంట్స్ జరుగుతుంటాయి అప్పుడప్పుడు పండుగాలు అయితే చూస్తే దసరా గాని పొంగల్ భోగి అప్పుడు వినాయక చవితి దివాళి ఇట్టా ఈవెంట్స్ కూడా చాలా చాలా చేస్తుంటాం మా ప్రాంతంలో మెయిన్ అయితే పెళ్ళిళ్ళే ఇంకా ఎక్కువ సేపు కేటాయిస్తూ ఉంటారు ఈవెంట్లు కాని అదేవిధంగా ఇంకా కొన్ని విషయాల్లో అయితే వేడుకల్లో కూడా చాలా అయితే ఉంటాయి ఇంకా కొన్ని చూస్తే పెళ్ళిళ్ళు అధేవిధంగా నైట్ షోస్ డ్యాన్స్ షోస్ ఇంకా ఉన్నాయి అదేవిధంగా పెళ్ళిల్లొ చాలా విధంగా కూడా ఆకట్టుకుంటారు అదేవిధంగా కమ్యూనిటీలో చూస్తే మెయిన్ అయితే ఫ్రెండ్స్ కమ్యూనిటీ ఇదే ఉండేది మెయిన్ అయితే థ్యాంక్ యూ